హలో హలో సార్ ఇలా ఉదయ్ ట్రావెల్ ఏజెన్సీనా సార్ సార్ నాపేరు మహీంద్ర సార్ నేను ఇలాగ ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వస్తున్నాను సార్ నేను సెవెంటీన్త్ అంటే రేపు మధ్యాహ్నం దిగుతాను ఇదివరకు నేను మధ్యా రేపు హైదరాబాద్ నుంచి రేపు నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నేను రేపు సాయంకాలంకి దిగుతాను సార్ నేను అంటే నేను రేపు ఈవినింగ్కి వెళ్ళినప్పుడు నాకు నేను ఇలాగ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ ప్రాముఖ్యమైన స్థలాలు అలాగే ప్రదేశాలు తిరగాలి అనుకుంటున్నాను సరే మాకు ఏమైన ట్రాన్స్పోర్ట్ ఏమైన అరేంజ్ చేస్తారా సార్ మీరు మీ కంపెనీ నుంచి సార్ మీ వాయిస్ అర్దం కావట్లేదండి లేదండి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నాను నేను రాజమండ్రిలో దిగుతాను రేపు సాయంకాలం నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంటే వివిధ ప్రదేశాలు అలాగే ఇంకా ప్రాముఖ్యమైన స్థలాల దగ్గర కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను అలాగే గుళ్ళు ఇవన్నీ తిరగాలి అనుకుంటున్నాను అందువల్ల మీకు అంటే మీ ఉదయ్ ఉదయ్ కార్ సర్వీసెస్ చూశాను సార్ ఏది బాగుంటుంది ఏంటి అని మీ సర్వీసెస్ రేటింగ్ బాగుంది అందుకని చెప్పి మీకు ఫోన్ చేసి చెప్పాను సార్ మేము ఇద్దరు వస్తున్నాం సార్ మేము అవునండి అబ్బాయి సార్ సార్ నా పేరు మహేంద్ర ఏజ్ ఫార్టీ వన్ సార్ ఇంకొకరి పేరు హర్ష పది యాభై ఐదు సంవత్సరాలు అండి రేపు సాయంకాలం ఏడు గంటలకు దిగుతాం అండి అంటే మేము బయటికి అటు వచ్చేటప్పటికి ఏడున్నర్ర అవుతుంది అండి ఓకే అండి ఓకే అండి ఓకే సార్ ఓకే సార్ ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి మేము ఇక్కడ మేము వారం రోజులు ఉంటాం అండి వారం రోజులకు సరిపడ షెడ్యూల్ పంపిస్తారండి మీరు ఓకే అండి అంటే మీరు ఎక్కడ ఓన్లీ గుళ్ళు ఒకటే కాదండి మాకు ఇంకా ప్రదేశాలు అక్కడ తిరుగుతు ఉండాలి ఓకే ఓకే అండి ఓకే సార్ అలాగే మాకు భోజనం ఏర్పాటు అలాగే మాకు అక్కడ ఉండటానికి ఏర్పాటు కూడా మీరు మీరే చే మొత్తానికి ఎంత అవుతుందండి ఇద్దరికి అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి

ఓకే అండి ఓకే అండి అయితే మాకు మీరు ఎక్కడెక్కడ తిప్పుతారో మాకు అక్కడ అటు పక్కనే రేటు కూడా ఇవ్వండి అంటే మీరు కూడా తి తిరుపతి తీసుకు వెళ్తున్నారనుకోండి ఒకవేళ ఆ తిరుపతికి ఎంత అవుతుంది కూడా ఆ పక్కన రేటు కూడా ఇవ్వండి కింద దాన్నిబట్టి మేము మీకు మేము అవి ఎంచుకొని మీకు మేము వాట్సప్ చేస్తాం వాట్సప్ నెంబర్ ఇదే కదండి మీది ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే లేదు సార్ ఒకవేళ ఏమైన ఉంటే మీకు ఫోన్ చేస్తాను అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ సార్